నేను నా స్నేహితులము కలిసి ఇండియా మొత్తం ట్రిప్పు వెయ్యాలని బైక్స్ మీద ట్రావెల్ చేస్తూ బైకింగ్ చేస్తూ ఇండియా మొత్తం తిరగాలని నిర్ణయించుకున్నాము అయితే ముందుగానే అందరము రెండు నెలల కాలాన్ని క్రియేట్ చేస్కున్నాము అందరం కూడా ఈ రెండు నెలలు సెలవులు తీసుకుని ఎంజాయ్ చెయ్యాలని దేశం మొత్తం తిరగాలని నిర్ణయం ఉంచుకున్నాము అందువలన ఇప్పుడు మేము అందరము కూడా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాము ముందుగా మేము సింహాచలం దర్శించుకొని అలా తుని అన్నవరం తిరుపతి విజయవాడ వంటి దేవాలయాలను ముందుగా సందర్శించుకున్నాము అయితే మా దగ్గర్నుంచి తమిళ్నాడు అరుణాచల్ప్రదేశ్ కొన్ని ఇలా కొన్ని కొన్ని దేవాలయాల్ను సందర్శించుకున్నాము అదే విధంగా కేరళాలో కంచి కామాక్షమ్మ టెంపుల్ని కూడా సందర్శించుకున్నాము అదేవిధంగా కేరళలోని రివర్ బోటింగ్ను చేయటానికి చాలా ఇష్టపడ్డాము అందరం కలిసి రివర్ బోటింగ్ ఎక్కువగా చేశాము అంతేకాకున్నా రివర్ బోటింగ్ అయిన తర్వాత అలా రాజస్థాన్ గుజరాత్ వెళ్ళాము అయితే మధ్యలో గోవా కూడా మేము సందర్శించి ఒకరోజు అక్కడే స్టే చేసి గోవాలో ఉన్న ఏడు బీచ్లను కూడా సందర్శించి రాజస్థాన్ వెళ్ళాము అక్కడ్నుంచి మళ్ళీ మధ్యప్రదేశ్ వెళ్ళి అక్కడ్నుంచి ఉత్తరప్రదేశ్ గుజరాత్ వంటి రాష్ట్రాలలో ఉన్న దేవాలయాలను రాజస్థాన్లో ఎడారిని అన్నీ కూడా సందర్శించి పర్యాటక ప్రదేశాలను చూసి మేము ఢిల్లీ చేరుకున్నాము ఢిల్లీ చేరుకున్న తర్వాత ఆగ్రాని చూసి మేము జమ్మూ కాశ్మీర్ వెళ్ళి అక్కడ కేదర్నాథ్ బద్రీనాథ్ దేవాలయాలను సందర్శించాము కేదర్నాథ్ బద్రీనాథ్ దేవాలయాలను సందర్శించిన తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణంగా మేము ఈశాన్య రాష్ట్రాల్ను సందర్శిస్తూ భూటాన్ దేశానికి వెళ్ళాము అక్కడ్నుంచి ఈశాన్య రాష్ట్రాల్ను చూస్కొని పశ్చిమ బెంగాల్ కల్కత్తా వెళ్ళాము కల్కత్తాలో కాళీమాత దర్శనము చేస్కొని అక్కడ్నించి నేరుగా ఛత్తీస్గడ్ ఒరిస్సా మీదుగా మేము అందరము కలిసి మన రాష్ట్రానికి వచ్చాము మన రాష్ట్రంలో ఉన్న వైజాగ్ పాడేరు అరకు వంటి ప్రాంతాలను చూసి తిరిగి మేము అందరం కలిసి మళ్ళీ మా ఇంటికి చేరుకున్నాము